నేను అయితే నా జీవితంలో ఇప్పటివరకు ఎటువంటి పుస్తకాలు వ్రాయలేదు కానీ అనేక పుస్తకాలను చదివాను వాటిలో నాకు బాగా నచ్చినవి యండమూరి వారి నవలలు మార్టిన్ లూథరన్గారి జీవిత చరిత్ర మరియు బట్టి విక్రమార్క కథ మరియు పంచతంత్ర కథలు చదివాను అంతేకాకుండా నేనూ అయితే అప్పుడప్పుడూ లేదా నాకు తీరిక దొరికిన సమయంలో కవితలను వ్రాస్తాను దానిలో నేను వ్రాసినది స్నేహం గురించి అమ్మ గురించి మరియు ప్రేమ గురించి కవితలను వ్రాస్తున్నాను వాటిలో నాకు బాగా నచ్చినది మొదటి అమ్మ గురించి నేను వ్రాసినది అమ్మ గురించి అది మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను అమ్మ చూపించే ప్రేమ నాన్న చూపించే అనురాగం ఎంత అవసరమో స్నేహితుని యొక్క ప్రేమానురాగం అంతే అవసరం అమ్మ నాన్నల ఆదరణ స్నేహితుని యొక్క చేయూత లేనిదే జీవితం అనే ప్రయాణంలో గమ్యస్థానాన్ని చేరలేము నాకు బాగా నచ్చిన వాటిలో రెండవది ప్రేమ గురించి అది చెప్తున్నాను నీ కోసమే నా అన్వేషణ నీ కోసమే నా నిరీక్షణ నిన్ను చూసే క్షణం కోసం కొన్ని వేల సార్లు మరణించి అయినా ఒక్కసారి జన్మిస్తాను జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను నేను సాధారణంగా తెలుగులో వ్రాయడానికే ఇష్టపడతాను తెలుగు నా మాతృభాష మరియు నేను తెలుగులో వ్రాయడం చాలా సులభంగా ఉంటుంది నేను తెలుగులో వ్రాయడం ద్వారా నా ప్రాంతం యొక్క సాంస్కృతి మరియు చరిత్రక అంశాలను ప్రపంచానికి తెలియజేయడానికి నేను కృషి చేస్తున్నాను